అది మేము మీ హోటల్లో రూమ్ నెంబర్ టూ రెండు వందల ఒకటి నుండి మాట్లాడుతున్నాను అది రూమ్ది డోర్ లాక్ అయిపోయింది నేను వన్ ఒక గంట నుండి ప్రయత్నిస్తున్నాను బట్ అది రావడం లేదు అవునండి చూశానండి తాలం ఒక సైడు అరిగి ఉంది సో దానివల్ల రావడం లేదు కావచ్చు మీరు ఒకసారి వచ్చి ప్రయత్నిస్తారా మా రూమ్ నెంబర్ రెండు వందల ఒక్కటి అండి టెన్షన్ అని కాదు బట్ అది ఇప్పుడు అర్జెంట్గా బయటకు వెళ్ళాలి నేను సో మీ స్టాఫ్కి కొంచెం మంచి తాళం ఇచ్చి పంపించండి అంటే నాకు ఇచ్చిన తాళం అరిగిపోయింది సో ఇప్పుడు అన్ని చూసుకొని అలాగే ఈ తాలంతో పాటు మధ్యాహ్నం భోజనానికి కూడా మెనూ పంపగలుగుతారా నేను ఇప్పుడే ఆర్డర్ చేసేస్తాను అంటే మధ్యాహ్నం భోజనం ఎలా ఉంటుంది ఇక్కడ కొంచెం తొందరగా పంపించండి మళ్లీ ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి సరే అండి